హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ నాపేరు వంశీ సార్ నేను బీటెక్ కంప్లీట్ చేసేసాను సార్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్లా అవ్వాలనుకుంటున్నాను సార్ గూగుల్ కంపెనీ ద్వారా గూగుల్ సార్ సార్ చెప్పండి సార్ మెకానికల్ సార్ అదే సరే సార్ కొంచెం నాకు నాకు ఇటువంటి సలహాలు కావాలి సార్ దాని గురించి ఆ కోర్సులు గురించి తెలుసుకోవాలి సార్ మీ దగ్గరైతే కొంచెం ఇంకా బెటర్గా ఉంటుంది సార్ మీ దగ్గర నేర్చుకున్నది అయితే కొంచెం బెటర్గా ఉంటుంది సార్ మీ ద్వారా మీ ద్వారా వెళ్ళాలని ఉంది సార్ నేర్చుకోవాలని సరే సార్ సరే సార్ థాంక్ యూ సార్